హలో శీను నేను గత సంవత్సరము నేను చెల్లించిన కరెంటు బిల్లుల్ని నేను పొందాలని అనుకుంటున్నాను అవి ఎట్లా చెయ్యాలి అంటే దాని సైట్ ఏంటి మరి దాని యొక్క ఏమన్నా యూ పీ ఐ ఐ డి ఏవన్నా ఉందా పాస్వర్డ్ ఏవన్నా ఉందా కొంచెం గత సంవత్సరంలో నేను బిల్స్ కట్టాను కదా అవి ఎట్లా పొందుకోవాలి కొంచెం నన్ను నాకు చెప్తావా వివరాలు ఎందుకంటే ఆ బిల్స్ అనేటివి నాకు చాలా ఇంపార్టెంటు మరి దాన్ని ఎట్లా చెయ్యాలో ఎలా లాగిన్ అవ్వాలో నాకు తెలియట్లేదు కొంచెం నాకు ఆ వివరాలన్నీ కూడా నాకేమన్నా చెప్తావా శీను